లక్షా తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఐదు మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు ఐదు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల డెబ్భై ఏడు ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది